మన సంస్కృతిలో వివాహం అనేది ఒక అపురూప ఒక అపురూపమైన ఘట్టం ప్రతీ మనిషికి వివాహం అనేది ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు వివాహ శైలి అనేది మారాలి మారి అది ఆచారాలు పూ పూర్వకాలం మన సంస్కృతి సాంప్రదాయాలు మన ట్రెడి మన నాగరికత మనం కొన్ని కొన్ని ఘట్టాలు తాళి తాళి కట్టడం కొన్ని ఆచారాలుంటాయి ఆడపిల్లకి మగపిల్ల మగ పిల్లలకి అలాగే తల్లి వాళ్ళ తల్లిదండ్రులకి కొన్ని కొన్ని ఆచారాలు వివాహ వేడుకలు కొన్ ఒక్కొక్క దేశ్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి మా ఒక ఒక మన ఆంధ్రప్రదేశ్ పక్కన ఒకలా ఉంటే ఉత్తరప్రదేశ్ పక్క ఒకలాగా హింద్ హిందీ హిందీ వాళ్ళు ఒకలాగా మన తెలుగు వాళ్ళు ఒకలాగా తమిళ్ తమిళ్ వాళ్ళు ఒకలాగా అలా రకరకాల ప్రాంతాలను బట్టి వాళ్ళ వివాహం స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి ముఖ్యంగా భారతదేశంలో వివాహానికి ఉండే ప్రాముఖ్యత మరి ఏ ఇతర దేశంలోనూ లేవు రావు కూడా భారతదేశంలో వివాహానికి ఇచ్చే గౌరవం వివాహ పద్ధతులకిచ్చే గౌరవం వేరే ఏ ఇతర దేశాలల్లోనూ ఇవ్వరు అమెరి ఫారెన్ అమెరికాలో బయట దేశాలలో అంత వివాహానికి అంతగా గౌరవించరు వాళ్ళ వాళ్ళ జీవనశైలి ఒక తప్పుగా కూడా ఉండొచ్చు కానీ మన మన భారత దేశంలో మన సంస్కృతిలో వివాహానికి చాలా గొప్ప స్థానాన్ని మన పూర్వీకుల నుంచి ఇప్పటికి మనం మన పిల్లలు మన తరతరాలు ఇవ్వలిసిందిగా కోరుచున్నాను మన దేశంలో వివాహానికి ఉండే గొప్పతనం వేరే ఏ ఇతర దేశాల్లోనూ ఉండకూడదు ఉండనివ్వకూడదు మన సాంస్కృతి ప్రదేశంలో ఉండేలాగా వేరే ఇతర దేశాలల్లో ఉండదు వివాహానికి ఇచ్చే గౌరవం మన దేశం లాగా వేరే ఎక్కడాను ఇవ్వరు ఇవ్వరు మన దేశం భారతదేశం లోనే వివాహ శైలి వివాహానికి ఉండే ఉన్న గొప్పతనాన్ని మన పూర్వీకులు నుంచి మనం అలాగే మన తరతరాలు కూడా మన ఆచారాలకు తగ్గట్టే కలి భార్యాభర్త బంధానికి ఒక విలువను ఇవ్వాలి అన్నది నా యొక్క అభిప్రాయం